నమస్తే అమ్మ ఎవరి తల్లి అమ్మ మీరు చెప్పమ్మ

అదే అమ్మ మరి ఇప్పుడు పరీక్షల టైం కదా పరీక్షలు దగ్గర పడుతు ఉన్నాయి ఇంక మరి ఎప్పుడు తీసుకు వెళ్తారు ఏ రోజు అనుకుంటున్నారు అనేది నాకు వివరంగా ఒక లెటర్ రాసి ఇస్తే దాన్నిబట్టి నేను చెప్తాను అమ్మ అవును అవును అవునమ్మ ఒక ఒక రోజే కానీ ఏ రోజు తీసుకు వెళ్తావు అనేది చెప్పు నాకు ఏ రోజు తీసుకు వెళ్తావు అనేది చెప్పు ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా మరి పోర్షన్స్ కూడా కంప్లీట్ చేయాలి వాళ్ళకి రివిజన్ కూడా అవుతుంది కాబట్టి పాప మిస్ అవ్వకుండా చూసుకోండి సరే ఇంకా పాప కొంచెము లాంగ్వేజ్లో పూ బాగా చేయట్లేదు అమ్మ కొంచెము మార్కులు తగ్గుతున్నాయి ఆమెకు గుణింతాలు ఒత్తులు ఇవన్నీ కూడా కొంచెము నేర్పిస్తు ఉండాలి ఇంట్లో కూడా మేము ఇక్కడ చేపిస్తున్నాము కానీ ఆమె అక్కడ సా అదేంటి సాధన చేయట్లేదు అని అర్ధం అవుతుంది ఇంటి పని ఇస్తాం కదా ఇంటి పనిలో ఏమన్న చురుకుగా చేసుకుంటుందా ఈ ఇక్కడ క్లాస్ వర్కు ఏమన్న ఇచ్చినది అక్కడ చెప్తాదా టీచర్లు ఈరోజు ఇది చెప్పిండ్రు అది చెప్పిండ్రు అని

హా హాలిడేస్ అప్పుడు కూడా కొంచెము శ్రద్ధ తీసుకోండి ఆదివారాలు సెలవు వస్తుంది కదా మంచిగా దానికి తగ్గట్టుగా ఇంటి పని ఇచ్చే పంపిస్తాం పిల్లలని కొంచెం కూర్చోపెట్టుకోని చేస్తు ఉండండి అప్పుడు మంచిగా షైన్ అవుతారు ఓకే అమ్మ తర్వాత కొంచెం ఒక రోజు